నేను ఒకసారి ఒక కంపెనీ లో పని చేస్తున్నప్పడు ఒక చాలా కష్టమైన ప్రాజెక్ట్ ని ఎదుర్కొన్నాను ఈ ప్రాజెక్ట్ ఒక కొత్త వెబ్సైట్ ను రూపొందించెను ఇది చాలా మచ్చలు మరియు చిత్రాలతో నిండి ఉంటుంది వెబ్సైట్ ను సరళంగా మరియు ఉపయోగించడానికి సులభంగా ఉండేలాగా చేయడం నాకు చాలా కష్టంగా అనిపించింది ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి నేను కొన్ని విషయాలను చేసాను మొదట నేను ప్రాజెక్ట్ యొక్క అన్ని అవసరాలను స్ప స్పష్టంగా అర్ధం చేసుకోవడానికి చాలా సమయం కేటాయించాను నేను వెబ్సైట్ ను ఎవరు ఉపయోగిస్తారో వారు దాని నుండి ఏమి ఆశిస్తారో నేను తెలుసుకోవడానికి కస్టమర్లతో మాట్లాడాను రెండవది నేను ప్రాజెక్ట్ ను చిన్న నిర్వహించదగిన భాగాలుగా విభజించాను ఇది ప్రతి భాగాన్ని పూర్తి చేయడానికి నాకు ఏం చేయాలో తెలుసుకోవడం సుల సులభతరం చేసింది మూడవది ఏంటంటే నేను ఇతరుల నుండి సహాయం తీసుకున్నాను నా సహో ఉద్యోగులు మరియు నిపుణుల నుండి సలహా మరియు సహాయం కోసం నేను అడిగాను ఈ విధానం ద్వారా నేను చివరికి ప్రాజెక్ట్ ని విజ విజయవంతంగా పూర్తి చేయగలిగాను వెబ్సైట్ చాలా విజయవంతమైంది మరియు కస్టమర్ల నుండి మంచి సమీక్షలు అందుకుంది ఈ ప్రాజెక్ట్ నుండి నేను నేర్చుకున్న కొన్ని ముఖ్యమైన పాఠాలు ఏమిటంటే ప్రాజెక్ట్ యొక్క అవసరాలను స్పష్టంగా అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యం అలాగే ప్రాజెక్ట్ ను నిర్వహించదగిన భాగాలుగా విభజించడం సహాయపడుతుంది ఇతరుల నుండి సహాయం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఈ పాఠాలను నాకు భవిష్యత్లో సవాలుతో కూడిన ప్రాజెక్ట్ ను పూర్తి చేయడంలో సహాయపడ్డాయి